భారతదేశంలోని వాతావరణం ఉష్ణ మండలం మరియు పోషణ మండలం వాతావరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది దేశం యొక్క ఉత్తర భాగంలో వాతావరణం శీతాకాలంలో చల్లగా ఉంటుంది మరియు వేసవి కాలంలో వేడిగా ఉంటుంది దక్షిణ భాగంలో వాతావరణం సమసిక్షిదమైనది వేసవిలో వేడిగా ఉంటుంది మరియు శీతాకాలంలో చల్లగా ఉంటుంది భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఎలా మారుతుంది అంటే ఉత్తర భారతదేశంలో శీతాకాలం నవంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలో ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి వేసవి ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ నుండి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి దక్షిణ భారతదేశంలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి భారత దేశంలోని వాతావరణం భారీ వర్ష పాతానికి కూడా గురవుతుంది దేశంలోని మధ్య మరియు దక్షిణ ప్రాంతాల వర్షాకాలంలో అధిక వర్ష పాతాన్ని అనుభవిస్తాయి ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి భారత దేశంలోని వాతావరణ మార్పులు గురవుతుంది గత కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ పెరుగుదల వల్ల భారీ వర్షపాతం వరదలు మరియు ఎండ దాడులు వంటి వాతావరణ సంఘటనలు పెరుగుతున్నాయి భారతదేశంలోని వాతావరణం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజల జీవన విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది భారతదేశంలోని వ్యవసాయం నీటిపారుదల మరియు ఇతర రంగాల వాతావరణంపై ఆధారపడి ఉంటాయి